నేను మా ప్రాంతంలో ఒక ఒక మంచి కిరాణా షాప్ పెడదాం అనుకుంటున్నాను ఆ కిరాణా షాప్ ఇంకా ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక కిరాణా షాపు లేదు కిరాణాకి సంబంధిచిన సామానులు అయిన ఏ సామానులు అయిన తెచ్చుకోవాలన్న చాలా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సో దాని వల్ల అందుకే మా మా ఊరిలో నేను వ్యాపారం కిరాణా షాపు వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నాను అది ఏదో అవుతుంది అని అనుకుంటున్నాం కదా ఎందుకు అని అంటే మనం ఒక షాపు పెట్టినప్పుడు ఫలాన కొ ఫలాన ఆలోచనలు వస్తాయి ఇది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అది ఏంటి బట్ అందరికి అప్పు అరవిచ్చి చేయాల అని చెప్పి మనకి కొన్ని క్వశన్స్ అనే రేగుతాయి కదండి సో దాని వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతుంది సో అందుకు ఇవన్నీ ఆలోచించుకుని వ్యాపారం అనేది ఒక ఒక ఒక పెద్ద వర్క్ లాంటిది ఆ వర్క్ని మనం సక్సెస్ చేసాం అనుకో చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ చాలా బాగుంటుంది అంటే ప్రసెంట్ ఏంటంటే అక్క అక్కడ ఆ ఊరిలో అయితే ఏవి లేదు కాబట్టి ఏమి అవ్వదు సో అందుకు నేను ఈ క్వశ్చన్నికి ఏది అవుతుంది అని ఆలోచించలేదు ఎందుకంటే ప్రసెంట్ అక్కడ ప్రజలకు ఏ అవసరం దాన్ని బట్టి నేను ఆ షాప్ పెట్టాను ఆ ప్రజలకు కిరాణా సామానులకి కానీ ప్లస్ ఫ్యాన్సీ ఐటమ్స్కి అయిన అసలు వాళ్ళకి అక్కడ అవన్నీ తెచ్చుకోవాలంటే చాలా దూరం నుంచి వెళ్ళాలి చాలా దూరానికి వెళ్ళాలి సో దాని వల్ల అవన్నీ వాళ్ళకి యూజ్ ఉంటాయని చెప్పి నేను అక్కడ షాప్ పెట్టాలని అనుకున్నాను సో ఏదో అవుతుందని చెప్పి నేను అవుతుంది ఆలోచించాను అని చెప్పాను కదా మీకు ఇందాక అది షాపులోనైనా సక్సెస్గా నడుస్తుందా లాభ నష్టాలు ఉంటాయా అని చెప్పి అందుకు మనము అందుకని చెప్పి క్వశ్చన్ వేసుకున్నాం